లాంగ్ ట్రిప్ వెళ్ళినప్పుడు మేము పక్కా ఫోర్ వీలర్ వెహికల్లో వెళ్తాము మంచి ఫోర్ వీలర్ వెహికల్ అంటే మాకు మంచిగా ఫ్రీగా ఉంటుంది అందుకోసమే లాంగ్ ట్రిప్ కాబట్టి మేము కారులో వెళ్తాము కార్లో అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు సొ ఫ్రెండ్స్తోనే అందరం ఫ్యామిలీతోనే అందరం వెళ్తాం కనుక మాకు మంచిగా ఉంటుంది దూరం వెళుతున్నాం కాబట్టి మేము కారులో వెళ్తాము దగ్గరికి వెళ్ళినప్పుడు మేము టు వీలర్లోనే పోతాం కాబట్టి అంటే లాంగ్ డ్రైవ్ అంటే మ్యాక్సిమం ఇప్పుడు ఒక ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉన్నప్పుడు కార్ యూస్ చేస్తాం ఆ తర్వాత మినిమం టెన్ ఫిఫ్టీన్ ఉన్నప్పుడు టూ వీలర్ యూస్ చేస్తాము కాబట్టి టూ వీలర్లోనే కూడా ఫ్రీగా వెళ్తాము కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది అందుకోసం మేము ఈ లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు మేము కార్లో వెళ్తాము అందుకోసమే కార్ అంటే కార్ ఎందుకంటే కారులో మంచి ఫ్రీ ఉంటుంది ఫోర్ ఫైవ్ మెంబర్స్ పోవచ్చు ఫ్రెండ్స్ అందరం కూడా పోవచ్చు కాబట్టి మేము మంచి ఫ్రీగా వెళ్తాం అదే బస్సులో కూడా పోవచ్చుకాకపోతే బస్సులో ఏందంటే ఫుల్ రష్ ఉంటుంది కాబట్టి అందులో పోలేము అందుకోసమే మేము కారులో వెళ్తాము ఈ కారులో కూడా ఏంటంటే డ్రైవింగ్ కూడా సేఫ్గా చేయాలి చేస్తాం కాబట్టి డ్రైవర్ సేఫ్గా ఉన్నప్పుడు మనం ఎక్కడికైనా వెళ్లి రావచ్చు అందుకోసమే మేము మేము కారులోనే ఎక్కువ లాంగ్ డ్రైవ్ వెళ్తాము లేకుంటే దగ్గరే ఉన్నప్పుడు టూ వీలర్ ఎందుకు యూస్ చేస్తామంటే దగ్గరే ఉన్నది కాబట్టి ఒక టెన్ కిలోమీటర్స్ ఉండేది కాబట్టి మేము మేము ఇట్లా యూస్ చేస్తాం సో అందుకోసం మేము

ఫోర్ వీలర్ కారు లాంగ్ డ్రైవ్ టూ వీలర్ దగ్గరకి వెళ్దాం ఫోర్ వీలర్ అయితే కార్లో పోవడానికి మాకు బాగా ఎంజాయ్మెంట్ ఉంటే ఎందుకంటే అందులో సాంగ్స్ వస్తాయి కాబట్టి సాంగ్స్ పెట్టుకుని వెళ్తుంటే మంచిగా అనిపిస్తుంది ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ అయితది ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది కాబట్టి మేము ఎక్కువ కార్లో వెళ్లడానికి ఇష్టపడతాం తర్వాత మ ఇంకా బ బస్సు కూడా ఉంటుంది కానీ బస్సులో ఎక్కువ ఫుల్ రష్ ఉంటుంది అందుకోసమనే అందులో పోము ఇంకా ఏమన్నా అంటే వేరే ఆటో అవన్నీ ఉంటాయి కాబట్టి అందులో కొంచెం ఇబ్బంది ఉంటది కార్ అయితే ఫుల్ ఎంజాయ్ మంచిగుంటుంది సేఫ్ డ్రైవ్ చేసుకునే వెళ్తాము లొకేషన్స్ కార్ వెళ్తే మస్తు ఎంజాయ్మెంట్లో ఉంటుంది కాబట్టి మేము ఎక్కువ కార్ని యూస్ చేస్తాం వేరే ఫ్రెండ్స్ అప్పుడు కూడా మా కార్ యూస్ చేసుకొని వెళ్తాం ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఒక కార్లో అయితే ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసిపోవచ్చు కాబట్టి మేము అట్లా వెళ్తాము టూ వీలర్ అయితే ఇద్దరం పోవచ్చు లాంగ్ డ్రైవ్ అందుకే టూ వీలర్లో మీద పోము కార్లోనే పోతాం కాబట్టి ఫోర్ ఫైవ్ మెంబర్స్ దాకా వెళ్ళిపోతాం పోతాం మేము ఫ్రెండ్స్తో పాటు మేము అందరం ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళొస్తాము అక్కడి వరకు ఎంజాయ్మెంట్ ఫస్ట్ ఎంజాయ్మెంట్ కావాలి కనుక ఎంజాయ్మెంట్ చేస్తామన్నట్టు ఎంజాయ్మెంట్ కోసం కాబట్టి కారు కారు పట్టుకొని పోతాం ఫుల్ ఎంజాయ్ ఉంటుంది అందుకోసం లాంగ్ ట్రిప్పుకు లాంగ్ ట్రిప్పు కార్ అయితేనే మంచిగుంటుందని మేము అనుకుంటున్నాం సో మాకు ఇంకా అంటే ఇంకా కూడా లాంగ్ పోవడానికి కూడా కార్ అయితే ఎక్కడకంటే అక్కడికి పోవచ్చు కాబట్టి ఎంత ఎన్ని కిలోమీటర్లన్న పోవచ్చు లాంగ్ డ్రైవ్ అందుకే కార్ అయితే ఫుల్ ఫ్రీ ఫుల్ సఫిషియంట్గుంటుంది మంచిగా ఫ్రీగా ఉంటుంది ఫ్యామిలీకే కావచ్చు ఫ్రెండ్స్ అందరికీ కూడా ఉంటుంది అందుకోసమే కారు ఓకే చేస్తాం ఇంకా మా ఫ్రెండ్స్లో కూడా చాలా మంది కార్ డ్రైవర్లున్నారు కార్ ఓనర్లున్నారు అందరున్నారు వాళ్ల కారులో తీసుకొని వెళ్తాం కారుకు మనకేమైనా కూడా మెకానిక్ రిపేరు వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి మేము ఎటెళ్లినా మాకు తొందరగానే పనులైపోతాయి ఇంకోటి మా ఫ్రెండ్ అభిలాష్ దగ్గర కారుంది ఎక్కువగా మేము ఆయన కారే యూస్ చేస్తాం ఎక్కువగా ఆయన కారే యూస్ చేస్తాం కాబట్టి మేము ఎటంటే అక్కడికి వెళ్లి వస్తాము మాకు ఎక్కువగా కార్ కావాలి కాబట్టి మేము ఎక్కువ లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కారుని యూస్ చేస్తాం అందుకోసం లాంగ్ డ్రైవ్ ఎవరైనా కూడా కార్ యూస్ చేయాలి దగ్గర ఉన్నప్పుడు మీరు టూ వీలరు ఓకే